హలో అవును అండి

ఓకే ట్రైన్ టిక్కెట్ మీరూ రెండు మూడు విధాలుగా బుక్ చేసుకోవచ్చు అండి ఒకటి వచ్చేసీ మీకూ మీకు వీలు ఉంటే స్టేషన్కు వచ్చీ స్టేషన్లో లైన్లో నించొని బుక్ చేసుకోవచ్చు లేదూ లైన్లో నించోను అనుకుంటే మీరూ మీ మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్ యూజ్ చేసి ఎన్నో రకాల ఎన్నో రకాల అప్లికేషన్స్లో ఆల్రెడీ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉందండీ మీకూ ఫోన్పే లాంటివి ఇవి ఉన్నాయా అండి యాప్స్ ఫోన్పే గూగుల్ పే లాంటి యాప్స్ ఉన్నాయా అందులో చేసుకోవచ్చు అండి లేకపోతే గవర్నమెంట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ మా రైల్వే వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ ఉంది అండి ఐఆర్సీటీసీ ఐఆర్సీటీసీ వెళ్ళి కూడా మీకు ఏఏ బండి ఎక్కుదాము అనుకుంటున్నారు ఏ టైంలో బుక్ చేసుకుందాము అనుకుంటున్నారు దాని అవైలబులిటీని బట్టీ మీరూ సీట్ బుక్ చేసుకోవచ్చు అండి పేమెంట్ కూడా ఆన్లైన్లోనే చేయవలసి ఉంటుందండి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఆన్లైన్లో పేమెంట్ చేయవలసి ఉంటుందండి రేపు ప్రొద్దున ప్రాబ్లమ్ ఏమి ఉండదు అండి టికెట్స్ చూపించచ్చు వస్తుంది అండి ఖచ్చితంగా ఓకే అండీ ఇప్పుడు మీరూ ఏ ఊరు వెళదాము అనుకుంటున్నారు అండీ ఏ టైం ఏ సమయంలో వెళదాము అనుకుంటున్నారూ ఈ రోజా రేపా సరే అండి మీరు ఎంత మంది ఉన్నారు మీ ఫ్యామిలీ ఫ్యామిలీయా లేకపోతే మీరు సింగిల్గా ఒక్కరే వెళ్ళాను ఫ్యామిలీ మెంబర్స్ ఓకే బెర్త్ కన్ఫర్మ్ చెయ్యాలి అండి అంటే స్లీపింగ్ పడుకోవడానికి పడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అండి కావాలా అండీ ఏసీ ఉన్నాయి అండి ఏసీవి కూడా ఉన్నాయి ఏసీ థర్డ్ క్లాస్ ఉంది ఏసీలో థర్డ్ క్లాస్ ఉన్నాయి ఏసీలో ధర కొంచెం ఎక్కువ అయిద్దండీ మీకు పర్లేదు అంటే నేను చూసి చెప్తానూ ఒక మనిషికి వచ్చేసీ ఏసీలో నాలుగు వందల యాభై రుపాయలు పడద్దండీ అవునా అండి మీరూ స్టేషన్కు వస్తే రైల్వే స్టేషన్కి వస్తే తదుపరి సమాచారం చెప్పగలుగుతాము అండి ధన్యవాదాలూ